హలో చెప్పండి రండిరండి మా కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ అండి రెండు సిమ్ కార్డ్లు ఉన్నాయి ఏ ఏ సిమ్ కార్డ్ కావాలండి మీకు ఏ సిమ్ కార్డ్ కావాలండి మీకు మా కంపనీ కంపెనీ చాలా పెద్దది అండి మీకు ఏ సిమ్ కార్డ్ అయిన ఓకే ఇప్పుడు ఒడాఫోన్ ఒడాఫోన్ ఉంది ఒడా సిమ్ కార్డు ఉంది ఐడియా ఉంది రియల్మీ ఉంది మీకా విలేజ్లో ఏది బాగా వస్తుందో మీరు దా ఓకే ఓకే రండి మాకు ఎప్పుడైన రావచ్చు అండి మా షాప్కు వెల్కమ్ అండి ఇప్ ఇప్పుడు ఓకే సిమ్ కార్డ్లు ఒక్కొక్క సిమ్ కార్డ్ ఒక్కొక్క రేటు ఉంటుంది అండి సో అది ఇప్పుడు సిమ్ కార్డ్ థర్టీ మినిట్స్లో ఆక్టీవేట్ కావచ్చు ఒక సిమ్ కార్డు లేకుంటే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు నిమిషాలలో ఒకరోజు పడుతుంది అండి సిమ్ కార్డ్ ఆక్టివేట్ అయ్యేదానికి మీకు ఏదైన అది అట్లా ఆక్టివేట్ కాకుంటే మాకు ఫోన్ చేసి మీకు కనుకోవచ్చు అండి

ఇంకా చెప్పండి ఏసీ ఏసీ ఒడాఫోన్ సిమ్ కార్డ్ ఉన్నాయి ఓకే ఐడియా ఐడియా ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్లు

ఓకే ఓకే ఏ ఏదైన రండి అండి మా సి కంపెనీ చాలా పెద్దది ఏ సిమ్ కార్డ్ అయిన మీకు అవైలబుల్లో ఉంటుంది మీరు ఎప్పుడైన రావచ్చు అండి ఒకవేళ మీకు ఏదైన అది ఇప్పుడు ఏదైన ఆక్టివేట్ కాకుంటే మీరు రోజు ఎంత వాడుతారో మీరు రోజు ఎంత డేటా వాడుతారో దాని అంత ఏ రోజుకి ఎంత డేటా వాడుతారు మీరు అది చెప్తే మాకు టు దానికి అమౌంట్ ఒక నాలుగు వందలు కట్టాలి టూ జీబీ కావాలంటే నాలుగు వందల రు రూపాయలు కడితే రోజుకి టూ జీబీ వాడుకోవచ్చు అండి అమౌంట్ పే చేయాలండి అమౌంట్ పే చేశాక మీరు ఒకవేళ అది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకవేళ ఆక్టివేట్ కాకుంటే ఎప్పుడైన ట్వంటీ ఫోర్ అవర్స్ మేము మా కంపెనీ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది ఎవరికైన మాకు కాల్ చేయవచ్చు అండి మీరు

సిమ్ కార్డ్తో సహా క ఫోన్స్ ఉంటాయి అన్నీ ఉన్నాయండి మేము మీరు సిమ్ కార్డ్ కొనుక్కోవాలి అంటే మీ ఫోటో ఒక ఆధార్ కార్డ్ మాకు ఇస్తే మేము దాన్ని సిమ్ ఇస్తాం అండి అది ఫో ఆధార్ కార్డ్ ఇవాళ మీరు వస్తే అంతే ఆధార్ కార్డ్ ఫోటో తీసుకు వస్తే మీకు అప్పుడే సిమ్ కార్డ్ ఇస్తాం కానీ సిమ్ యాక్టివ్ అయ్యేదానికి ఒక్కొక్కసారి థర్టీ మినిట్స్ అవ్వచ్చు లేకుంటే ఫోర్ ఇరవై నాలుగు గంటలు అవ్వచ్చు అండి వస్తే సిమ్ కార్డ్ ఇస్తాము కానీ అది యాక్టివేట్ అయ్యేదానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది